హలో చెప్పండి హరిప్రసాద్ అవునండి మేము ఈ రోజు కొంచెం హెల్త్ బాగాలేదని రాలేదు సార్ సరే సార్ రేపటి నుంచి వస్తాం సార్ నిలిచిపోకుండా

సరే సార్ సరే సార్ సరే సార్ సరే సార్

సరే సార్ సరే సార్

సరే సార్ రేపటి నుంచి వస్తాంలేండి సార్ కరెక్ట్గా నిలిచిపోకుండా అదే రేపటి నుంచి వస్తాంలేండి సార్ కరెక్ట్గా నిలిచిపోకుండా ఓకే సార్